హరి బావున్నాను హరి నువ్వు హలో ప్రసాద్ బావున్నాను ప్రసాద్ చెప్పు ప్రసాద్ నేను ఏం ఏం లేదు ప్రసాద్ అంటే నేను ఇప్పుడు రిసెంట్గా ఇక్కడ మన ఎయిర్ పోర్ట్కి వచ్చాను ఎయిర్ పోర్ట్ ఎయిర్ పోర్ట్కి వచ్చాను హైదరాబాద్లో వచ్చాను అంటే వేరే అంటే వేరే కంట్రీకి వెళ్ళాలి అనేసి వచ్చాను సరే ఇప్పుడు ఇక్కడ సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్ట్లో అన్ని కండిషన్స్ ఓకే కదా అంటే అంటే ఎలాంటి ఇబ్బంది రాకు

నాకు ఇప్పుడు ఒక టెన్కు ఉంది టెన్కు ఉంది ఏమి ఏమైంది అవునా అయితే అకౌంట్ ఓకే అవునా అవునా నేను వెయిట్ చేస్తాను పర్లేదు రా అవునా ఓకే టికెట్ జస్ట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడింది కంట్రీ యూఎస్ఎకి వెళ్తున్నాను యూఎస్ఎకి అర్థం కాలేదు అవునవును అవును యా యా అవును యా

అవునవును ఒక అవును ఒక అహా ఒకే అవును ఉంది ఉంది బాగా సెక్యూరిటీ ప్రెడిక్షన్స్ అన్ని బాగానే ఉన్నాయి ఏంది ఏంది

అవన్నీ ఓకే పర్లేదు అయిపోయింది అయిపోయింది లేదు సెపరేట్ లేదు అవునవునునవును సెపరేట్గా వెనకాల వ్యాన్ వ్యాన్ వాటి వాటిలో లగ్గేజ్ వస్తాయి సో వాటిని సేమ్ సేమ్ ఫ్లైవాటిలో వాటిని లగ్గెజ్ నీ అనేది క్యారీ చేస్తారు వాటిల్లో

పర్లేదు బాగుంది నైస్ ఇక్కడ అన్నిఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మైంటెనెన్సు కావచ్చు అన్ని బాగున్నాయి అర్ధం కాలేదు అవునవును

ఓకే ఓకే

ఓకే ఓకే సరే హరి నాకు టైం అవుతుంది ఇప్పు ఇప్పుడు వచ్చి అవును సరే నేను వెళ్తాను సరేనా సరే ఇంకా ఉంటాను ఓకే కాల్ చేస్తాను హరి ఓకే ఓకే ఓకే ప్రసాద్ ఓకే కాల్ చేస్తాను ఓకే ప్రసాద్ బై